మేడం చెప్పండి అరకు లోయ ఆర్కే బీచ్చు ఋషికొండ బీచ్చు కైలాస్ గిరి తిరుమల తిరుపతి దేవస్థానము సింహాచలము శ్రీకూర్మం అరసవెల్లి ఈ దే దేవస్థానాలు బాగా టూరిజం ప్లేసులకి ప్రసిద్దిగాంచాయి మేడం చూడ్డానికి బాగుంటాయి విదేశస్తులు వి విదేశీ దేశాలనుంచి ఇక్కడికొస్తారు టూరిజులు టూరిస్ట్లు ట్రైన్కైతే ట్రైన్కైతే తక్కువే అమౌంట్ అవుతాయి బస్కైతే ఎక్కువే అమౌంట్ అవ్వుద్ది

తిరుమలనించి తిరుమల వరకు ట్రైనుంటది మేడం తిరుమల నుంచి కొండకు బస్సుంటుంది మేడం ఈ టూరిజం అవన్నీ కా అంటే అది అది సందర్శించాలంటే ఎక్కువ అమౌంట్ అవ్వుద్ది మేడం ట్రైన్లో అయితే తక్కువే అమౌంట్ అవుతాయి మేడం కార్లో కార్లో కార్లో అయితే అన్నీ తిరగడానికి బాగుంటాయి కాని ఎక్కువ అమౌంట్ అవుతుంది మేడం వన్ వీక్ స్పెండ్ చెయ్యాలి మేడం ఫుడ్డు అన్నీ బాగుంటాయి మేడం భో అన్నదానాలవుతాయి భోజనాలుంటాయి చుట్టుపక్కల చెట్లు విలేజులు అంటే ప్రకృతి అందాలు అన్నీ బావుంటాయి మేడం

ఓకే మేడం థ్యాంక్స్ మేడం ఓకే